నాకు పశువులు కనుక ఉంటే అప్పుడే పుట్టిన దూడలను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఎలాగైతే పసిపిల్లలని పుట్టిన పిల్లలని పుట్టిన పిల్లలని ఎలాగైతే మనం సంరక్షించుకుంటామో శ్రద్ధగా చూసుకుంటామో జాగ్రత్త చూసుకుంటామో అదే విధంగా అప్పుడే పుట్టిన దూడలని కూడా అదే విధంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా చాలా జాగ్రత్తగా సో సురక్షితమైన ప్రదేశంలో పెట్టి చూసుకుంటాను ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాను పాలు సో పాలను అందించడం కానీ మంచి పాలను ఓకే అండ్ తగిన టైంలో అంటే సరైన సమయంలో ఇంజక్షన్స్ ఇవ్వడం ఓకే వ్యాక్సినేషన్ చేయించడం చేస్తాను ఎందుకంటే మనుషులకు ఎలాగైతే సో ఎలాగైతే ఆరోగ్యం సంరక్షణ ముఖ్యమో అదేవిధంగా సో దూడలకు కూడా అంతే ముఖ్యం అని నేను భావిస్తాను